నేను ఈత కొట్టడానికి పూల్లో ఎక్కువగా ఇష్టపుడతాను ఎందుకంటే పూల్ ఎక్కువగా లోతు ఉండదు కాబట్టి మరియు నీళ్ళు సురక్షితంగా మరియు నీట్గా ఉంటాయి జలాశయాలు నదులు మా ప్రాంతాల్లో చాలా ఉన్నాయి అక్కడ కూడా చాలామంది ఈతలు కొట్టడానికి వేరే వేరే ప్రదేశాల నుండి వస్తారు